అన్నం పప్పు సాంబార్ దోశ ఇడ్లీ పానీపూరి సమోసా కట్లెట్ మామిడి అవకాయ బిర్యానీ బటర్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ లాలీపాప్ సమోసా

బటర్ మసాలా యాపిల్ జ్యూస్ బనానా జ్యూస్ బనానా జ్యూస్ ఎగ్గు కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ బనానా గ్రేప్స్ గ్రేప్ జ్యూస్ సపోటా సీతాఫలం పుచ్చకాయ పప్పయ కర్బూజా పనీర్ మటన్ మసాలా నేరేడు పళ్ళు జామ పళ్ళు కొబ్బరికాయ ద్రాక్ష పళ్ళు రేగిపళ్ళు గులాబ్జామ్ సేమియా డబుల్కా మీఠా గోవా కోవా జిలేబీ జాంగిరి లడ్డు కారా బాదుషా చకోడి